తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒకటి ఐదు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై మూడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై రెండు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది